నేను సేకరించినటువంటి మొదటి నాణ్యాలు ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు ఇరవై పైసలు ఇలా ఎన్నో రకాలైనటువంటి నాణ్యాలను సేకరించి అప్పుడు ఉన్నటువంటి పైసలు నాణ్యాలు ఇప్పుడు లక్షలు పెట్టి కూడా కొనుగోలు చేస్తున్నారు అప్పటి నాణ్యాలకు ఇప్పుడు చాలా విలువ ఉంది అని చెప్పవచ్చు నాణ్యాల మీద దేవుని విగ్రహాలు ఉన్న నాణ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు